ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మా యొక్క జిల్లాలో అంతగా వినియోగానికి సంబంధించినటువంటివి పెద్దగా ఏమీ లేవు కానీ మా యొక్క జిల్లాలో నుంచి కొంచెం దూరం వెళితే భీమవరం ప్రాంతంలో ఐమాక్స్ వంటి ఈ యొక్క మాల్ అనేది ఉంది అక్కడికి తరచుగా చాలా మంది వెళ్తూ ఉంటారు ఎందుకు అంటే అక్కడ ఎన్నో వినోదాలకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉంటాయి ఒకటి ఏదన్నా చిత్రాన్ని వీక్షించేటటువంటిది రెండు భోజనం లేదా నాలుగు ఏంటంటే ఆడుకునేటటువంటిది ఇటువంటివి అన్నీ కలిపి ఒక ఐమాక్స్ వంటి మాల్లో ఉంటు ఉన్నాయి అలాగే మనము ఏమైన్నా కొనుకోవడానికి అక్కడ షాపింగ్ లాంటివి ఏవైనా కొనుకోవాలంటే వస్త్ర వాలీబాలు అలాగే మరెన్నో ఇంకా చాలా ఫుట్బాల్ ఇటువంటి ప్లే స్టేషన్ మనము ఆడుడుకునే ప్రదేశాలు అక్కడ చాలా ఉంటు ఉన్నాయి కాబట్టి అక్కడ మనము వాటిని ఆడుకొని చాలా విశ్రాంతి అనేది తీసుకోవచ్చు అక్కడ ఈ యొక్క బోజన హోటల్ కూడా ఉంటుంది అక్కడ రెస్టారెంట్లో భోజనం చేసి కాసేపు కూర్చొని ఆడుకోవచ్చు అటువంటివి చాలా ఉన్నాయి ఇకపోతే మాకు ఇంకా దగ్గరలో మా యొక్క ప్రాంతాలలో దగ్గరలో ఉన్నవి ఏమిటి అంటే ఆహ్లాదకరంగా ప్రకృతిపరంగా చుసుకున్నట్లయితే పచ్చని పంట పొలాలు అలాగే పచ్చటి అరటి తోటలు గోదావరి పక్కన ఇవి ఉంటాయి మేము ఎప్పుడన్నా సెలవులు వస్తే మా యొక్క స్నేహితులతో కలిసి ఎక్కువగా తోటలలో క్రికెట్ ఆడడం లేదంటే హౌసీ ఆడడం ఇటువంటివి మేము చేస్తు ఉంటాము ఆ తోటలలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తు ప్రకృతి గాలి